ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రధాన క్రీడా జట్టు హాకీ ఇందులో ఈ గేమ్ అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది హాకీ ఆడడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే హాకీ అనేది చాలా పలు విధంగా కూడా ఆడుకోవడానికి సులువుగా వీలుగా ఉంటుంది హాకీ అనేది మన ఆంధ్రప్రదేశ్లోప్రధాన క్రీడా జట్టు ఇందులో ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఆడగలుగుతారు అటు ఒకరు ఇటు ఒకరు